విమానంలో ఆల్కహాల్ సాధారణంగా బీర్ వైన్ వోడ్క లేదా జిన్ వంటి స్పిరిట్లు ఉంటాయి అయితే ఆల్కహాల్ లేని ఎంపికలలో కోక్ లేదా స్ప్రైట్ వంటి సోడాలు జ్యూస్లు నీరు టీ కాఫీ గ్రీన్ టీ షుగర్ లెస్ టీ మరియు కొన్నిసార్లు మోక్టెయిల్స్ కోక్టెయిల్స్ యొక్క నాన్ ఆల్కహోాలక్ వర్షన్లు ఎయిర్ లైనర్లో బట్టే ఉంటాయి ఆల్కహాల్ ఎంపికలు బీర్ వైన్ ఎరుపు తెలుపు మెరిసే బీర్లు మరియు వోడ్కా రుత్పల మూడు రకాలు జిన్ విస్కీ మొదలైనవి ఆల్కహాల్ లేని ఎంపికలు సోడా అంటే కోక్ పెప్సీ మొదలైనవి రసం నారేంజా ఆపిల్ టమాటో రసం మొదలైన రసాలు టీ నీటి కాఫీ గ్రీన్ కాఫీ షుగర్ లెస్ కాఫీ క్యాపిచినో మాోక్టేల్స్ కొన్ని అంతర్జాతీయ విమానాల్లో ఆల్కోహాల్ అందుబాటులో ఉంది కానీ భారతదేశంలోని చాలా విమానాలు సంస్థలు దేశీయ విమానాల్లో ఇవి అందుబాటులో లేవు ఎందుకంటే ఆల్కహాల్ వల్ల ఎటువంటి ప్రమాదమన్నా జరగవచ్చు అంతర్జాతీయ విమానాలు ఇండియో అంతర్జాతీయ విమానాలలో మద్యం అందుబాటులో ఉంది మరియు మందస్తుగా బుక్ చేసుకోవచ్చు దేశీయ విమానాలు ఎయిర్ ఇండియా క్యాబిన్ బ్యాగుల్లో ఆల్కహాల్ అనుమతించబడును కానీ ప్రయాణికులు తమ చెక్కింగ్ బ్యా్గేజీలో ఐదు లీటర్ల వరకు ఆల్కహాల్ తీసుకువెళ్ళవచ్చు కానీ ఐదు లీటర్ కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటే విమానాశయ అనుమతించదు కావున బుకింగ్ చేసుకునేటప్పుడు చెక్కింగ్ బ్యాగ్లో ఐదు లీటర్ల అల్కహాల్ను తీసుకుని వెళ్ళవచ్చు